ఆధ్యాత్మిక భావన అనేది వ్యక్తిగతం లోతుగా అనుభూతి చెందే విషయం ఇది వ్యక్తి అను అనుఘహన అనుభవం మరియు జీవన విధానాన్ని ఆధారపడి ఉంటుంది నాకు ఆధ్యాత్మిక అనే ఒక అంతరంగం అన్వేషణ మన్ మన ఆశలు స్వరూపాన్ని తెలుసుకోవడం మనసుకు ప్రశాంతంతను అందించడం మరియు జీవన ప్రయాణాన్ని లోతుగా అన్వేషించడం